కాకినాడ జిల్లాలో చాలా పరిశ్రమలు అలాగే ఆర్థిక కార్యకాలు చాలా ఉన్నాయి అక్కడ వచ్చేసి రైస్ గోడౌన్లు ఇంకా చాలా ట్రస్టులు అనేవి ఉన్నాయి విద్యా సంస్థలు కూడా చాలా ఉన్నాయి రోల్స్ రసాయన ఇంకా మాల్స్ సరైన అవి అన్ని చాలా రకాలైన కర్మగారాలు సంస్థలు కూడా ఉన్నాయి విద్యాసంస్థలు అయితే చాలా ఉన్నాయి జేఎన్టీయూకే ఎన్టిఆర్ కాలేజ్ ఐడియల్ కాలేజ్ అని చాలా సంస్థలు అనేవి ఉన్నాయి ఎక్కువగా చదువుకునేది కాకినాడలో రైస్ గోడౌన్స్ అనేవి ఉన్నాయి ఎక్కువ శాతం నేను ఏది చూసిననవైతే రైస్ గోడౌన్స్ మాత్రం ఎక్కువగా చూశాను కాకినాడ జిల్లాలో